నేను బావి నుండి నీళ్ళు ఎలా తోడతాను అంటే ముందు బకెట్కి త్రాడు కట్టి ఆ త్రాడును గట్టిగా కట్టి ఆ బకెట్ని బావిలో వేస్తాను సో వేసి పైకి లాగుతాను అది బావిలో నీళ్ళు లాగడం తా దాన్ని అది కూడా మనం ఎలక్ట్రాన్ మోటర్ ఎలా వాడవచ్చు అంటే ఎలక్ట్రికల్ ద్వారా ఎలక్ట్రికల్ మోటార్ ద్వారా చాలా చాలా చేయవచ్చు ఏంటి ఇంతముందదిలా బావిలో నీటి నీళ్ళు తోడవచ్చు ఇప్పుడైతే బావికే మోటర్ కనెక్షన్ ఇచ్చేసి మొత్తం ఇంట ఇంటికన్నింటికీ కరెంటు పైపుల ద్వారా కనెక్షన్ ఇచ్చేస్తున్నాం అది కూడా అంటే ట్యాంక్ నిండా ఫుల్గా ట్యాంక్ నిల్వ నిల్వ చేసుకుంటున్నాము అలాగే వాషింగ్ మెషిన్లో వాటరు వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ సహా సహాయంతో బట్టలు క్లీ క్లీనింగ్ గట్రా వాటర్ యూజ్ చేస్తున్నాము ప్రతీ దానికి వాటర్ ఈ విధంగా ఇన్నా వాటర్ ద్వారా ఇన్ని చేయవచ్చు